ఆ నమస్తే అండి నా పేరు వెన్నెల లాస్ట్ వీక్ వచ్చేసి మీ సైట్ నుంచి ఒక ప్రాడక్ట్ ఆర్డర్ పెట్టాను అంటే మేకప్ కిట్ అనమాట ఫుల్ గా ఐ ఐ మేకప్ కి సంబంధించింది తర్వాత వచ్చి లిప్ స్టిక్కు తర్వాత వచ్చి నెయిల్ పాలీషు తర్వాత వచ్చి ఫేస్ క్రీము బాడీ లోషను ఫౌండేషను కన్సీలరు ఇవన్నీ ఆర్డర్ పెట్టాను ఈ రోజే వచ్చింది ఓపెన్ చేశాను మీ ప్రోడక్ట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అంటే నేనా ఆర్డర్ పెట్టింది ఆ ఆర్డర్ పెట్టినటువన్నీ కంపెనీ ఐటెమ్స్ ఏ అనమాట అన్ని నేను మేబీ నాకింత డిస్కౌంట్ లో వచ్చింది కంపెనీ ఐటమ్ ఉండదేమో ప్రాడక్టు మేబి డూప్లికేంట్ ఉంటుందేమో అనుకున్నాను కానీ చెక్ చేశాను అన్ని ఒరిజినల్ ప్రాడక్ట్స్ ఏ చాలా చాలా బాగుందండి ఐ లైనరు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ స్మచ్ ప్రూఫ్ అని చెప్పారు చాలా బాగుంది బ్లాక్ కలర్ తో ఆర్డర్ పెట్టాను మల్ల వచ్చి ఐ బ్రో పెన్సిల్ వచ్చేసి టు షేడ్స్ ఆర్డర్ పెట్టాను బ్రౌన్ అండ్ బ్లాక్ అది కూడా చాలా బాగుంది అదొచ్చేసి నార్మల్ పౌడర్ టైప్ ఏ ఆర్డర్ పెట్టాను పెన్సిల్ కాదు తర్వాత వచ్చి మస్కరా కూడా చాలా అంటే చాలా బాగుందండి మరీ ఛి తిక్కుగా లేకుండా మరీ వాటరీ గా లేకుండా చాలా బాగుంది ఐ లైనర్ వచ్చేసి లిక్విడ్ ఐ లైనర్ ఆర్డర్ పెట్టాను బ్లాక్ కలరు చాలా బాగుందది కూడా స్మచ్ ప్రూఫ్ అని చెప్పారు చాలా అంటే చాలా బాగుంది కన్సీలరు తరువాత వచ్చి ఫౌండేషన్ రెండు నా స్కిన్ షేడ్ కి బాగా సెట్ అయింది చాలా బాగుంది తర్వాత లిప్ స్టిక్ వచ్చి ఫోర్ షేడ్స్ ఆర్డర్ పెట్టాను పింకిష్ షేడ్స్ ఏ అన్ని చాలా బాగుంది మ్యాట్ ఫినిషు తర్వాత వచ్చేసి ఐ ఐ షేడ్ ప్యాలెట్ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను మొత్తం అన్ని బాగుంది దాంట్లో మిర్రర్ కూడా ఉంది చాలా బాగుంది చూడ్డానికి క్యూట్ గా తర్వాత వచ్చేసి బాడీ లోషన్ ఒకటి ఆర్డర్ పెట్టాను అది కూడా చాలా బాగా స్కిన్ లోకి బాగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది చాలా బాగుంది సన్ స్క్రీము ఆర్డర్ పెట్టాను స్ట్రాబెరీ ఫ్లేవరు అది కూడా చాలా బాగుంది ఓవరాల్ గా మీ ప్రాడక్ట్ అన్ని చాలా బాగుందండి మంచి ప్యాకేజింగు డెలివరీ కూడా కొన్ చాలా త్వరగా చేసేశారు నాకైతే ఓవరాల్ గా మీ ప్రాడక్ట్ కి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి